సాంకేతిక కళాకారులు హస్త కళాకారులు మీ ప్రాంతంలో మీ ప్రజలు ఏవైనా శిబిరాలు లేదా శిక్షణా సమావేశాలను నిర్వహిస్తారా ఎలా నిర్వహిస్తారు మీరు ఏదైనా రకమైన కళా నైపుణ్యాన్ని నేర్చుకోవాలి అంటే ఎవరిని సంప్రదిస్తారు ఎలా నేర్చుకుంటారు సాంకేతిక కళాకారులు హస్త కళాకారులు మీ ప్రాంతంలో ప్రజలకు ఏవైనా శిబిరాలు ఉన్నాయా శిబిరాలు ఉన్నాయి శిక్షణా సమావేశాలు శిక్షణా కళాశాలలు కూడా నిర్వహించడం జరుగుతున్నది ఎవరికైనా ఏదైనా కళారంగాన్ని నేర్చుకోవాలి అనుకుంటే కళలను నేర్చుకోవాలి అనుకుంటే టైలరింగ్ కానీ అల్లికలు కుట్టు ఎంబ్రాయిడింగ్ వర్క్సు ఏదైనా బొమ్మలను తయారు చేయడం గృహ అలంకరణ వస్తువులను తయారుచేయడం తోరణాలను తయారుచేయడం మట్టి పాత్రలను తయారు చేయడం వివిధ రకాల కళ కళలు నేర్చుకోవాలి అనుకుంటే శిక్షణా శిబిరాలు ఉన్నాయి శిక్షణా శిబిరాలలో వెళ్ళి ఉచితంగా ఎటువంటి ప్రవేశానికి రుసుము చెల్లించకుండా ఉచితంగా నేర్పించే సౌకర్యాన్ని కృష్ణాజిల్లాలో కలగించడం జరిగినది ఎలా నిర్వహిస్తారు ఎలా నిర్వహిస్తారు అంటే ఒక ఫార్టీ ఫైవ్ డేస్ క్యాంప్ అన్నట్లు పెడతారు మధ్యాహ్నం వారే ఫుడ్ పెట్టి ఆ డే అండ్ నైట్ నార్మల్ టెన్ టూ ఫైవ్ వరకు నేర్పించడం జరుగుతున్నది ఎటు ఎటువంటి రుసుము లేకుండా నార్మల్గా టైలరింగ్ నేర్చు నేర్చుకుంటే టైలరింగ్ మిషన్ని కూడా ప్రొవైడ్ వాళ్ళే చేసేస్తారు కొన్ని అవోపా సేవా సమితి అండ్ కృష్ణాజిల్లా పట్టణ సేవా సమితి వారు ఆధ్వర్యంలలో కృష్ణాజిల్లా పట్టణ ఎంఎల్ఏ ఆధ్వర్యంలో ఇవన్నీ సాంస్కృతిక కళాకా కళాకారులు హస్త కళాకారులు వారి వారి శిక్షణా కార్యక్రమాలను పూర్తిగా వినియోగించుకోవడం జరుగుతున్నది మీరు ఏదైనా రకమైన కళా నైపుణ్యాన్ని నేర్చుకోవాలి అనుకుంటే ఎవరిని సంప్రదిస్తారు నేను ఏదైనా కళా నైపుణ్యాన్ని నేర్చుకోవాలి అనుకుంటే డైరెక్ట్గా ఆల్రెడీ నేర్చుకున్న వారి మా ఫ్రెండ్స్ తోటి చుట్టుపక్కల ఇండ్ల వాళ్ళని కానీ లేదంటే మనకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ నేర్చుకున్న వారి నుండి అడ్రస్ తెలుసుకుని వెళ్ళి వారిని సంప్రదించి వారి నుండి పూర్తి వివరాలను సేకరించుకుని తదుపరి నా నిర్ణయాన్ని నేను తీసుకుని జాయిన్ కావడం జరుగుతున్నది ఎలా నేర్చుకుంటారు ఎలా నేర్చుకుంటారు వారు ఎలా నేర్చుకుంటారో మేము అలానే నేర్చుకుంటాం కష్టపడి నేర్చుకోవడం ఇష్టంగా నేర్చుకోవడం పనిని ఇష్టంగా నేర్చుకుంటేనే త్వరగా అభ్యసించగలం కష్టపడి ఏ పనినీ అభ్యసించరాదు అన్నీ ఇష్టంతోనే అభ్యసించడం జరగాలి కావున ఇష్టపడి అన్నీ నేర్చుకోవడం జరుగుచున్నది